యువత ఆటల్లో పాల్గొనడానికి తగినంతగా ప్రోత్సహిమ్ చబడలేదని తగినంత సౌకర్యాలు అందుబాటులో లేవని నేను అనుకుంటున్నాను యువతకు ఆటలు చాలా ప్రయోజనాలను అందిస్తాయి ఆటలు శరీరాన్ని ఆరోగ్యంగా మరియు స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి ఆటలు మానసికంగా ఒత్తిడిని తగ్గించడంలో మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతాది ఆటలు సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి ఇవి కమ్యూనికేషన్ నాయకత్వం మరియు సహకారం కానీ అనేక కారణాలవల్ల యువత ఆటల్లో పాల్గొనడానికి తగినంతగా ప్రోత్సహించబడలేదని నేను అనుకుంటున్నాను వాటికి కొన్ని కారణాలు ఉన్నాయి యువతకు విద్యా ఉద్యోగం మరియు ఇతర బాధ్యతలు నుండి చాలా ఒత్తిడి ఉంటది ఒత్తిడి వల్ల వారు ఆటల కోసం సమయం కేటాయించడానికి ఇష్టపడకపోవచ్చు ఆటలు కొన్నిసార్లు ఖరీదైనవి కావచ్చు ఈ ఖర్చు వల్ల యువతకు ఆటలకు హాజరు కావడం కష్టంగా ఉంటది అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో ఆటలకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో లేవు ఈ సౌకర్యాలు లేకపోవడం వల్ల యువత ఆట్లకు హాజరు కావడం కష్టంగా ఉంటుంది యువత ఆటలను ప్రోత్సహించడానికి మేము ఈ కారణాలను పరిష్కరించాలి కొన్ని పరిష్కారాలు ఉన్నాయి ఏంటంటే యువతకు ఆటల గురించి అవగాహన పెంచాలి అంతేకాకుండా ఆటలకు హాజరు అవ్వడానికి ఆర్థిక మరియు సౌకర్యాల సహాయం కూడా అందించాలి ఆటలకు అవసరమైన సౌకర్యాలు అన్ని మెరుగుపరిచి చర్యలు తీసుకోవాలి మనం ఈ పరిష్కారాలను అమలు చేస్తే కనుక యువత ఆటల్లో పాల్గొనడానికి ప్రోత్సహించగలము ఇంకా వారి ఆరోగ్యం నుండి శ్రేయస్సును మెరుగుపరచగలము